హలో అవును గుర్తు గుర్త్ గుర్తు లేదే చాలామంది చాలామంద్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు గుర్తులేదు

అదే

థ్యాంక్ యు థ్యాంక్ యు

మా దగ్గర కటింగ్ మా దగ్గర కటింగ్ బాగుంటుంది ఎంతోమందికి చేసున్నం రకరకాల కటింగ్లు చేసున్నాము

తోడ్ తోడుకోని రండి వాడికి తోడుకొచ్చినావంటే డబ్బులు కూడా తగ్గించి కటింగ్ చేస్తాను తోడుకోని రండి తోడుకొచ్చినారంటే డబ్బులు కూడా ఇంకా తగ్గించి కటింగ్ కొడతాను రకరకాలుగా కటింగ్ కొడతాను ఉంటాను అదే కాక

తోలుకురండి అన్న సుబ్బారావు అన్న

ఓకే